నా పేరు వెన్నెల అండి నేను వచ్చి పుట్టింది పెరిగింది అంత చిత్తూరులోనే నాన్నగారు యోగానందం అమ్మగారు వచ్చేసి సెల్వి నాకు ఒక అన్న తమ్ముడు ఉన్నారు అన్నపేరు వచ్చేసి చంద్రమోహన్ తమ్ముడు పేరు వచ్చేసి తిలక్ నాన్నగారికి తోడపుట్టిన తమ్ముడు ఒక అతను ఉన్నాడు మా బాబాయి తన పేరు వచ్చేసి చంద్రశేఖరు మా తాతగారు నాన్నమ్మ తాతగారు వచ్చేసి ముత్తు కృష్ణను నాన్నగా నాన్నమ్మ వచ్చేసి గౌరీ మేమంతా ఉమ్మడి కుటుంబం ఒకటిగానే ఉంటాము బాబాయ్కి నేను పదో తరగతి చదివేటప్పుడే పెళ్లయింది అనమాట మా పిన్ని పేరు వచ్చేసి జగతి మా బాబాయి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెన్నైలో వర్క్ చేస్తున్నారు మాది స్కూలింగ్ అంతా వచ్చి చిత్తూర్లోనే గడిచింది నేను అన్న తమ్ముడు వచ్చేసి ఒకే స్కూల్లోనే చదివాము సిద్ధార్థ స్కూల్ అని చెప్పేసి తర్వాత వచ్చేసి అక్కడ సెవెంత్ వరకే ఉందని ఎయిత్ నైన్త్ టెంత్ వచ్చేసి జ్ఞాన జ్యోతి విద్యా మందిర్లోనే చదివాము ముగ్గురము తర్వాత వచ్చేసి అన్నని తమ్ముని వచ్చేసి నాన్నగారు ప్లస్ వన్ ప్లస్ టు వచ్చేసి హాస్టల్లో వేసేశారు అనమాట నెల్లూరులో ఇద్దరు నెల్లూరులోని చదివారు అన్న తమ్ముడు నేను అమ్మాయిని కాబట్టి నన్ను హాస్టల్కి పంపించలేదు నేను లోకల్లోనే కాలేజీలో చదివాను సాయి జ్యోతి జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఎంపీసీ తీసుకున్నాను నేను బైపిసి తీసుకొని డాక్టర్ చేయాలని చెప్పి నాన్నని అడిగాను కానీ నాన్న ఆడపిల్లకు అంత ఖర్చు పెట్టలేను అన్నకి తమ్ముడికి ఖర్చు పెట్టడానికి నా వల్ల కావట్లేదు అని చెప్పాడు సరే అని చెప్పేసి నేను ఎంపీసీ తీసుకున్నాను తర్వాత వచ్చేసి తర్వాత అయినా సరే ఇంజనీరింగ్ అయినా చేద్దామని చెప్పేసి ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లోనే చదివాను తర్వాత వచ్చి ఎంసెట్ రాస్తాను నాన్న బీటెక్లో సీట్ వస్తే ఇంజనీరింగ్ చేస్తాను అని చెప్పి అడిగాను రాసాను కూడా కోచింగ్కి ఎక్కడ పంపియ్యలేదు బయట అన్నని తమ్ముని మాత్రం కోచింగ్ పంపించారు కానీ నన్ను ఇంట్లోనే ప్రిపేర్ అవ్వమని చెప్పారు సరేలే అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను సరే ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు బీఫార్మసీలో వచ్చింది నాన్నగారు బీఫార్మసీ వద్దు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దాం అని చెప్పి చెప్పారు తర్వాత మా బాబాయి ఉండేసి వద్దు తనని ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ చేయించినావు ఒకవేళ సీటు వచ్చిన బిల్డింగ్ ఫీజ్ అయిన పే చేయాలి కదా ట్వంటీ సిక్స్ థౌజండ్ అయినా అవుతుంది సంవత్సరానికి అంత మనం కట్టలేము డిగ్రీ జాయిన్ చేయించమని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి డిగ్రీ జాయిన్ అయ్యాను బిఎస్సి ఎంఎస్సిఎస్సి జాయిన్ అయ్యాను శేషాచల డిగ్రీ కాలేజ్లో బాగానే చదివాను తర్వాత వచ్చేసి సరే డిగ్రీ అయిపోయిన తర్వాత నాన్న గారి ఫ్రెండ్ ఒక అతను వచ్చి బెంగళూరులో ఇలాగా జాబ్ ఉంది పాపకి వచ్చేసి మంచి పర్సంటేజ్ వచ్చింది కదా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని చెప్పి చెప్తే నాన్నగారు వద్దు ఇప్పుడే జాబ్ ఎందుకు అమ్మాయికి అది అంత దూరం బెంగుళూరు పంపించడానికి ఇష్టం లేదని చెప్పేసి చెప్పారు తర్వాత నేను సరే ఇంట్లో ఎందుకు ఊరికే ఉండడం అని చెప్పి ఐసెట్ రాస్తాను నాన్న ఎంసిఏ పీజీ చేస్తానని చెప్పాను సరే అన్నారు అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను కోచింగ్కి ఎక్కడ వెళ్ళలేదు బాగానే ర్యాంక్ వచ్చింది ఎంసీఏ ఫ్రీ సీట్ దొరికింది నాకు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బాగా చదువుకున్నాను సిక్స్ సెమిస్టర్స్ నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చాను అనమాట తర్వాత వచ్చేసి అయిపోయిన తర్వాత జాబ్ ట్రైస్ చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవ్వాలని నా కోరిక మంచి జాబులో సెటిల్ అయ్యాను నాకు మ్యారేజ్ అయింది నా హస్బెండ్ పేరు కిరణ్ నా బాబు పేరు వచ్చేసి హయాను హ్యాపీ ఫ్యామిలీ ఇది అండి నా గురించి